నేడు భారతదేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది అవి ఏమిటంటే సమానత్వం లేకపోవడం తక్కువగా చూడడం క్రీడల్లో తక్కువ జాతి వారిని తక్కువ చేసి మాట్లాడటం దీన్ని ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్రభుత్వం చర్య తీసుకోవడం చాలా బాధాకరం ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఆ సంవత్సరానికి ఒకసారో రెండుసార్లో చేసి జాబులు లేక చాలా మంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు దీనివల్ల వేరే రాష్ట్ర వేరే రాష్ట్రం యొక్క జనాభా పెరుగుతుంది మన రాష్ట్రంలో తగ్గుతుంది దీనివల్ల ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు తగ్గుతున్నారు ప్రైవేటుగా చేసే ఉద్యోగులు పెరుగుతున్నారు దీనివల్ల మన రాష్ట్రానికి అలాగే దేశానికి చాలా నష్టం కలుగుతుంది